మనందరికీ తెలుసు అండి దోమల వల్ల ఎన్నో భయంకరమైన రోగాలైతే వస్తాయండి ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వీటిని వల్ల చాలా భారీ మొత్తంలో ఈ డెంగ్యూ మలేరియా జ్వరం వంటి జ్వరాలు కూడా ఎక్కువమంది దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి మా ఇవి ఇవి రాకుండా వచ్చేసి అలవాట్లు ఏం పాటిస్తారు అంటే మా యొక్క మేము చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పొగ పట్టేవారండి ఇంట్లోనే అది రాత్రి రాత్రి సాయంత్రం సాయంత్రం అయ్యే సమయానికి పొగ వల్ల ఏంటంటే ఆ దోమలు అన్ని కూడా దగ్గరికి వచ్చేవి కాదు అసలు ఇంట్లోకి వచ్చేవి కాదు అదే కాకుండా ఏంటంటే బిర్యానీ ఆకొకటి అయితే కాల్చిపెట్టేవారండి దాని సువాసనకి ఏంటంటే వాటికి ఇదెలా అనిపించి దగ్గరకి దరిదాపుల్లో కూడా వచ్చేవి కాదు ఇవైతే మా తల్లిదండ్రులు పాటించినపద్ధతులు అండి ఇవి కూడా అప్పుడప్పుడు మేము ఇంట్లో పాటిస్తుంటే పొగ పెట్టడం మినహాయించి బిర్యానీ ఆకు కాల్చడం నిమ్మకాయ మీద పెట్టడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో అలవాటు అలవాటు చేసి అలవాట్లు పాటిస్తామండి ఇవి కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఈ తరాలు మారుతుండగా ఇప్పుడు ఇప్పుడు తరాలు మారుతుండగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మిషన్స్ అయితే వచ్చేసింది గుడ్ నైట్ అని చెప్పి ఆల్ అవుట్ అని చెప్పి లేకపోతే మార్టిన్ అని చెప్పి ఇవన్నీ కూడా వచ్చేసినాయండి వీట్లవల్ల ఏంటంటే పూర్తిగా దోమల అనేవి ఏంటంటే ఉండవు ఉండ ఉండగా ఉండవని మేము చెప్పలేము కానీ కొన్ని అయితే వీట్ల వల్ల పర్వాలేదు కొద్ది మొత్తంగా అయితే పర్వాలేదండి ఇవే కాకుండా ఏంటంటే కొత్తలో మేము ఈ కాయిల్స్ అయితే వెలిగించే వాళ్ళమండి ఈ కాయిల్ వల్ల ఏంటంటే మొత్తం రూమంతా పొగ వచ్చి దగ్గు అయితే వచ్చేది కానీ దోమలు అయితే కూడా చచ్చిపోయేవండి వాటిని వెంటనే తుడిచేయడం లేకపోతే వాటిని ఎత్తి పడేయడం అలాంటి పనులు చేసే వాళ్ళం ఇంకా ఇప్పుడైతే ఏకంగా ఆయింట్మెంట్స్ కూడా వచ్చేసాయి అండి క్రీమ్స్ కూడా వచ్చేసినాయి రాత్రి పడుకునే ముందు అయితే క్రీమ్ అయితే రాసుకోవడం జరుగుతుంది ఇవి ఓడోనిల్ ఓడోనిల్ లా ఓడోనిల్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి దోమల దగ్గిరకి రాకుండా అలాగే గుడ్ నైట్ ఫ్యాబ్రిక్ లోలాక్ అని చెప్పి అదేదో పర్ఫ్యూమ్ లాంటిది అది నాలుగు రాసుకుంటే అదేదో దోమలు కూడా రావండి ఇలాంటి ఎన్నో ఎన్నో మార్పులు అయితే మనం మేమైతే ఇలాంటి అలవాట్లు మేమెన్నెన్నో పాటిస్తాం ఎందుకంటే ముందుగానే జాగ్రత్త తీసుకుంటే జ్వరం వచ్చిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అండి అందు విషయంలో ఇవన్నీ ముందు దృష్టి ఉంచుకొని ఇవి ఇలాంటి అలవాట్లు అయితే మేము అయితే మా ఇంట్లో పాటించడం జరుగుతుందండి ఇలాంటి అలవాట్లు అన్నింటిని